నేను నా హై స్కూల్ స్థాయి నుంచే ఈ జెండాల బొమ్మలు కానీ గాంధీ తాత విగ్రహాలు కానీ మా క్లాసులో అందరికంటే బొమ్మలు బాగా వేసిన టీచర్లు కూడా నన్ను ప్రశంచేసారు అలాగే నేను పదవ తరగతి చదివినప్పుడు తొమ్మిది అడుగుల వినాయకుని విగ్రహాన్ని వేశాను వినాయక విగ్రహం చాలా మట్టిని తెచ్చి ఎండలో నిలబెట్టి వాటి చక్రంతో కుమ్మరితో మట్టి అంతా ఒక దగ్గరికి పెట్టిన తర్వాత మా తల్లిదండ్రులు కూడా నాకు బాగా కృషి చేసారు కృషి చేసిన తర్వాత రంగులగా కలిపేసి బొమ్మ మట్టిని అంతా ఒక దిబ్బలాగా పెట్టేసి ఒక వారం రోజులు ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత వాటికి కాళ్లు చేతులు సరైన ఆకారాలు వచ్చిన తర్వాత బొమ్మని ఎండలో పెట్టిన తర్వాత అక్కడికి కావలసిన రంగులు చంకీలు ప్లాస్టో క్యారేజ్ కవర్ పీచులు ఈత పీచులు రకరకాల కావలసిన సామాగ్రిలల్లా తెచ్చాను తెచ్చిన తర్వాత బొమ్మని నేను ఉన్నాను బాగా చేశాను నాకు కావాల్సినంత సహాయంగా మంచి మా స్నేహితులు కూడా ఎంతో సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన వల్ల నేను తొమ్మిది అడుగుల వినాయకుని విగ్రహాన్ని చేసాను విగ్రహం ముందు బొమ్మలు బొమ్మలు గీశాను మంచి ఆకృతి బాగుంది ఆ బొమ్మలు రామ్ రామ్ భజనకి ప్రతిష్టిలో రామ భజనలో వినాయక చవితి సందర్భంగా పెట్టారు ఆ వినాయక చతుర్థికి నాకు ఎంతో మంది బహుమతులు కూడా ఇచ్చారు అలాగే మా ఊరికి విగ్రహం నందమూరి ఎన్టీఆర్ బొమ్మ వేశాను ఎన్టీఆర్ బొమ్మను వేసినప్పుడు కూడా చాలామంది చులకనగా తక్కువ అంచనా చూశారు అక్కడ వేసిన తర్వాత ఒక నెల రోజులు కృషి కృషి చేసిన తర్వాత మట్టిని తెచ్చిన తర్వాత నాలుగు రోజులు ఎండపెట్టిన తర్వాత వాటికి లోపల పీచులు ప్లాస్టో కలర్స్ కెమికల్స్ రంగులు రసాయనాలు అవన్ని కలిపిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మను చేశాను చేసిన తర్వాత ఆకృతులు బొమ్మలు పూలు మెడలో దండలు పెన్నులు అవన్నీ నాకు వేసిన తర్వాత బొమ్మకు వేసిన తర్వాత నాకు ఎంతోమంది రాజకీయ నాయకులు బహుమతులు నగదులు ఇచ్చారు అలాగే మా ఊరిలో రాజశేఖర్ బొమ్మ కూడా నేనే వేసాను ఇలాగా నాకు నాకు బహుమతిని ఇచ్చారు ఆ తర్వాత నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బిఎకి బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్ రెండుసార్లు ఆర్ట్స్లు చేశాను అక్కడ కూడా నాకు మ్యూజియంలో రైతుల బొమ్మలు క్రీడాకారుల బొమ్మలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు పట్నంలో ఉన్న ప్రజల వాళ్లకి ఇలాగ బొమ్మలు వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు పెద్ద ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రొఫెసర్ మీద అవార్డు కూడా అందుకున్నాను నాకు చాలా ఆనందకరంగా ఉంది